నేను చిన్నప్పుడు నా సొంతంగా చాలా పనులు చేశాను కానీ ఇప్పుడు టెక్నాలజీ మీదనే చాలా ఆధా ఆధారపడుతున్నాను ఉదాహరణకి తీసుకుంటే మనం ప్రొద్దున లేవడంతోటే మనం స్నానం చెయ్యనీకి వెచ్చటి నీళ్ళు కావాలి అనగా వేడి నీళ్ళు కావాలి అప్పట్లోనంటే మనం ఇట్లా కట్టలు తీసుకువచ్చి దానిమీద వేడి చేసుకుటళ్ళం కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల వాటర్ హీటర్ అనేది వచ్చేసింది మనకి

పనులు కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి ఇప్పుడు మనం ఉండ దాంట్లోనైతే ప్రతి ఒక్కరు అందరూ టెక్నాలజీ మీదనే ఆధారపడి చాలా కష్టమైన పనులన్నీ చాలా సులభంగా చేస్తున్నారు ఎప్పటి నుంచి చేసిన పనులైనా ఇప్పుడు టెక్నాలజీ మెరుగుపడుతుండడం వల్ల అందరు దాని మీదనే ఆధారపడుతున్నారు